వ్యవసా వ్యవసాయం పంటలకు మేము దున్నాలి దున్నాలి గెనుము తీయాలి గెనుములో పోసుకోవాలి దాన్ని బాగా ఒక తూరికి నాలుగు తూర్లు దున్నాలి దున్తేనే బాగా పా అడుసు కావాలి అడుసు అయినాక మేము నారు పోసుకోని నారు తీసుకొచ్చి మనుషులు పెట్టి నాటుకుంటాము నాటుకున్నాక అది పైరు అవుతుంది పైరు వచ్చినాక దాన్ని కలుపు తీసేదానికి మనుషులు పెడతాం కలుపు తీసి తలుపు తీసినాక ఎరువు వేయాలి ఒక మూట రెండు మూట తీసుకొచ్చి ఎరువు వేయాలి ఎరువు వేస్తేనే పైరు లేకుంటే పైరు లేదు ఆ పైరుని మేము చూసుకొని కలుపు తీసుకొని ఎరువేసుకొని బాగా సో నీళ్లు కట్టుకుంటేనే పైరు వస్తుంది ఏం లేకుంటే ఎండిపోతుంది ఎండిపో చేసిన చేసి ప్రయోజనం లేదు ఎండిపోతే దాని వల్ల ఈ వాన బాగ కురిస్తే మాకు నీళ్లు బాగ వస్తుంది చెర్లో నీళ్లు ఉంటే మాకును మాకును బాగుంటుంది చెర్లో నీళ్లు కట్టుకుంటాము పంట పా పైరు చేసుకుంటాము ఇంత పైరు అవుతుందని ఇంత వడ్లు పండుతుందని అంత వడ్లు పండినాక మేము దాన్ని కోసి మనుష్ అదే ట్రాక్టర్ పెట్టి కోసి కోసినాక ఎంత వడ్లు అవుతుందని మాకు తెలుసు మా అన్ని ఒడ్లని మేము కష్టపడిన కష్టం మాకు దక్కాలి దక్కితే దక్కుతుంది లేకుంటే అది అమ్మ జాస్తిగా అవుతుంది వే వేసేస్తాం లేకుంటే మేం ఇంటికి పెట్టుకుంటాం మాకసలకు మా అన్నఆహారానికి పెట్టుకొని దాన్ని ఆడుకొని మేము తినుకుంటాం మేము తిన తినుకొని దాంట్లోనే కాలం గడుపుతాం మేము అందరూ బిడ్డలు పే పెద్దలు మేము అందరూ కలిసి దాన్నే తినుకుంటా ఉంటాం లేదా అది పండకపోతే మాకు చాలా ఇబ్బంది బియ్యం తీయాలి కూరకు అంత పెద్ద పెద్ద బాధపడతాం ఈ వాన కురిసింది ఎంతో మేలు అనుకోని మేము ఇప్పుడు దున్ని పోతాం పైరు దున్ని కయ్య దున్ని గెనుము తీసి పూసి అయినాక మనుషులని పెట్టి పుసినాక మళ్ళా మళ్లీ ఇంకా రెండు తూర్లు దున్ని దున్నినాక అప్పుడు నార నార పోసి పెట్టి వేసి పెట్టేస్తాము నార పోసి పెట్టినాక అది ముప్పై రోజులు అయినాక తీసుకొచ్చి నాటుతాం నాటినాక దాన్ని బాగా చూసుకుంటాము నీళ్లు కట్టుకుంటా ఉంటాము అప్పుడే ఆ పైరు మాకు లేకుంటే పైరు కాదు పైరు కాదు నీళ్లు తగ్గిందంటే పైరు చస్తుంది అని చెప్పి దాని మీద అంత అక్కరగా ఉండాలి అంత ఉండి దాన్ని పండిచ్చుకోవాల మేము పండిచ్చినాక మాకు అలవాటు మాకు మంచి మార్గం చూపిస్తుంది చూపించినావ్ చూపిస్తారు అది తీసుకొని వచ్చి మేమూ తీసుకొని వచ్చి పోయి మిషన్లో వేసి ఆడుకొని వచ్చి పెట్టుకుంటాం ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు వస్తుందని మేము దాన్ని వాడుకుంటాము అయినాక వాడుకున్నాక అది సంవత్సరానికి వస్తే తింటాము లేకుంటే మేము బియ్యము తీసుకొని మేము కాలం గడుపుకుంటాము ఆ పో పైరు పైరు వల్ల మాకు ఎంతో సహాయం ఉంటుంది సహాయం ఉంటుందంటే మేము చేసే పరిస్థితి చూసి అది పడుతుంది మేము ఎంత ఇదిగా చేస్తాము ఎంత ఎరువు వేస్తాము ఎంత సా బాగ చూసుకుంటాము ఎట్ల పైరు చేసుకుంటామో అట్ల చేస్తేనే అది బాగవుతుంది లేకుంటే నాటేసి ఇంటికొచ్చేసి ఇక్కడా అక్కడా చుట్టుకుంటూ ఉంటే అది పోతుంది